తెలంగాణలో రవాణాకి సంబంధిత విధానాలు ఒకప్పుడు అయితే ఎడ్ల బండ్లు ఎక్కువ ఉపయోగించేవారు ఎందుకంటే అప్పుడు ఎడ్లబండి అందరూ అందరూ ఎడ్లబళ్ళనే వాడేవారు అప్పుడే ధనికుడైన సరే పేదవాడైనా సరే అందరి దగ్గర ఎడ్లబళ్ళు ఉండేవి కాలం మారుతూ కొద్ది అందరి దగ్గర కార్లు అలాగే బస్సులు రైళ్ళు ఎక్కువ అభివృద్ది చెందాయి ఒకప్పుడు కార్లు అయినా సరే ట్రైన్లు అయినా సరే చాలా తక్కువగా ఉండేవి కానీ అప్పుడు వాటి వాడకం కూడా చాలా తక్కువనే ఉండేవి చాలా మంది వాటిని ఖరీదు చేయనివి అంతా రేటుతో రేటుతో ఉండడంతో అందరూ ఎడ్ల బండినే ఎక్కువగా వాడేవారు ఎందుకంటే అవి ఎక్కువ ఖర్చు పెట్టేవి కావు ఎడ్ల బండికి కావాలసింది ఎద్దులు ఇంకా ఒక చక్రాలు రెండు చక్రాలున్న బండి మాత్రమే కాబట్టి వాటికి ఎక్కువ డిమాండ్ ఉండేది కానీ కానీ కాలం మారుతాయి కొద్దిగా పల్లెటూర్లైనా సరే ఇప్పుడున్న మన సిటీలో అయినా సరే వాటి వాడకం తగ్గింది అలా అని చెప్పి మొత్తానికి వాడటం లేదని కాదు చెప్పలేము మనం కార్ల వాడకం ఇంకా ట్రైన్లు బస్సులు వాడకం చాలా ఎక్కువ అయింది ఇప్పుడు అందరూ ఎక్కువ రావడానికి బస్సులు ఇంకా ట్రైన్లో రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే బస్సు ఇంకా ట్రైన్లు ఎంతో చౌకగా ఉన్నాయి బస్సుతో చూసుకుంటే ట్రైన్లు ఇంకా ఎంతో చౌకగా మనకి అందుబాటులో ఉన్నాయి అలానే ప్రయాణించే కాలం కూడా ఎంతో ఉపయోగంగా అలానే ఎంతో తగ్గుతుంది ఒకప్పుడు మనం ఎడ్ల బండిలో ప్రయాణించాలంటే ఎంతో సమయం అయ్యేది అలానే ఎంతో మంది కొన్ని ఎమర్జెన్సీ సమయంలో చాలా మందికి అది ఒక పెద్ద విషయం అయ్యేది కానీ ఇప్పుడున్న ఈ కార్లు ఇంకా ఆ ఆ ట్రైన్లు అయినా సరే బస్సులైనా సరే వీటివల్ల చాలా మంది అవసరాలు సమయానికి ఎంత అంత అందుతున్నాయి ఇప్పుడున్న మన వాడకంలో ట్రాన్స్పోర్ట్కైనా సరే అలానే ఎక్స్పోర్టింగ్కైనా సరే బస్సులు ఇంకా ట్రైన్లు ఎక్కువ వాడుతున్నాము మన పర్సనల్ యూజ్ యూజ్కి మాత్రం మనం కార్లు ఇంకా టూ వీలర్స్ వాడుతున్నాము ఇప్పుడున్న కాలంలో అందరికీ ఎక్కువ చౌకగా ఉండేది అలానే సమయాన్ని ఎక్కువ క ఖర్చు కాకుండా ఉండే చూసేవి ఏంటి మన సిటీలో అయినా సరే ఊరికి వెళ్ళడానికి అయినా సరే ఇక్కడ తిరగడానికైనా సరే మనం ఎక్కువ బస్సులని వాడుతున్నాము ట్రైన్లు ఇంకా మనం ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్ళడానికి అయినా సరే ఆర్ వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ట్రైన్లు బాగా ఉపయోగపడుతున్నాయి ట్రైన్ జర్నీ ఎంతో సులభమైనది అలానే సమయాన్ని కూడా ఎంతో తగ్గిస్తుంది మనం ప్రయాణించేది మన ప్రయాణం చేయు సమయం కూడా ఎంతో కష్టంగా ఉండదు అదే రోడ్డు ప్రయాణంలో అయితే ఓన్లీ మనకి బస్సులు ఇంకా కార్లు ఉంటాయి ఒకప్పుడు ఆటోరిక్షాలు కూడా ఎంతో తక్కువగా ఉండేవి కానీ ఇప్పటి కాలంలో తీసుకుంటే ఆటోరిక్షాలు ఎంతో పెరిగిపోయాయి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గర కారు లేక బస్సులు లేనప్పుడు మనకి ఈ ఆటోరిక్షాలు ఎంతో సహాయపడుతున్నాయి ఈ ఆటోరిక్షాలు ఎంతో ఖరీదు కూడా కాదు చౌకగానే మనకి దొరుకుతాయి ప్రజలకు వీటి వల్ల ప్రయాణించడం ఎంతో సులభంగా మారింది ముఖ్యంగా మహిళకు ఇంకా చిన్నపిల్లలకి అయినా సరే ఇప్పుడున్న యువతకైనా సరే మా ఆటోరిక్షాలైన సరే బస్సులైనా సరే ఎంతో ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే మన కళాశాల విద్యార్థులకు అయితే కళాశాలకు వెళ్ళడానికి బస్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇంకా ఆటోరిక్షాలు అయితే దగ్గర దగ్గర ఉన్న చోటులకి బస్సులు రా వెళ్ళవు కాబట్టి అక్కడ బస్సులు వెళ్ళని చోటుకి ఆటోరిక్షాలు సాయంతో మనం అక్కడికి వెళ్ళవచ్చు ఇప్పుడున్న మన ఊరిలో చాలా తక్కువ మంది ఇంకా ఎడ్లబండ్లు వాడుతున్నారు ఆ ఊళ్ళో కూడా మన పల్లెటూళ్ళు అయినా సరే ఇక్కడ ఉన్న సిటీలో అయినా సరే మనకి ఎక్కడ చూసినా కానీ ఆటో రిక్షాలు మాత్రమే కనిపిస్తాయి మన ఎడ్ల బండి వాడకాలు ఎంతో తగ్గిపోయాయి

ఒకప్పుడు ఆటో రిక్షాలైనా సరే చాలా తక్కువ మంది వాడేవారు ఎందుకంటే అప్పుడు ఎక్కువ వాటి వాడకం ఉండేది కాదు కానీ ఇప్పుడున్న జనాలకి వాళ్ళ అవసరాలు వాళ్ళ రోజుల సమయాన్ని కాపాడుకోవడానికి ఆటోరిక్షాలు ఇంకా బస్సులు వాడుతున్నాము ఎడ్లబండి వాడకాన్ని చాలా చాలా తక్కువ మంది ఇంకా రైతులు వాడుతున్నారు మనం నా జీవితంలో అయితే నేను ఒక్కసారి కూడా ఎడ్లబండి ఎక్కలేదు కానీ ఆటోరిక్షాలు ఇంకా ఆ ట్రైన్లు ఇంకా బస్సు అయితే చాలాసార్లు వాటిలో నేను ప్రయాణించాను